ఇరవై ఎనిమిది అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముప్పై జనవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పన్నెండు జూన్ పంతొమ్మిది వందల తొంభై రెండు ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పదహారు డిసెంబర్ పంతొమ్మిది వందల తొ డెబ్భై నాలుగు